నేను ఒక ఫ్రాక్ కుట్టాలి అనుకున్నాను ఒక క్లాత్ తీసుకొని ఫ్రాక్ని ఎక్కువ కుచ్చులతో కొత్తగా మోడరన్గా డిఫరెంట్గా కుట్టాను క్లాత్తో చేసిన ఫ్లవర్స్ని ఆ ఫ్రాక్కి డిజైన్ చేశాను కుచ్చులు పెట్టడానికి ఫ్లవర్స్ తయారు చేయడానికి చాలా సమయం పట్టింది ఆ భాగం నాకు చాలా కష్టంగా అనిపించింది